పుస్తాకావిష్కరణ కార్యక్రమానికి నేను రెండు వేల ఇరవై నాలుగు జనవరి రెండోవ తారీఖున వెళ్ళాను అండి అక్కడ హాజరు అయినప్పుడు ఆ పుస్తకం యెుక్క గొప్పతనం గురించి ఆ పుస్తకం యొక్క రాసిన యొక్క రచయిత గురించి చాలా గొప్పగా వివరించారు అందులో ఉన్న సన్నివేశాలను అందులో ఉన్న కథలను వీటి గురించి విని చాలా ఆశ్చర్యానికి గురయ్యాను ఈ పుస్తక ఆవిష్కరణ వెళ్ళడం అనేది ఈ కార్యక్రమంలో భాగస్వామిని కావటం అనేది నాకు చాలా ఆనందం అనిపించింది ధన్యవాదములు